నేను యోగా క్లాసులకు అయితే వెళ్ళడం అయితే జరిగింది యోగా వల్ల మనకి లాభం ఏమిటి అంటే మనకి మన మైండ్ అనేది రిలాక్స్ రిలాక్స్గా ఉంటుంది సో మన బాడీలో జరగవలసిన అన్ని విధానాల ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది ప్రాముఖ్యంగా మన బ్రెయిన్ వచ్చి థింక్ ఆఫ్ వేలో మనం వెళ్ళగలం మనం మనం మంచి మంచి ఆలోచనలు అయితే ఆలోచించగలం చెడు ఆలోచనలు అయితే మనం తీసేయగలం దానికి యోగ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇంకా మనం యోగా చేయడం వల్ల మనకు బాడీ ఫిట్నెస్ కాని ఇంకా మనకి ఇంకా హార్మోన్స్ వల్ల బాధపడుతున్న ఇంకా అనేకమైన డిసీజెస్ నుంచి కాని మనకి విడుదలనేది ఉంటుంది ఇంతకీ యోగా అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంటు ఎందుకంటే యోగా అనేది మన ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో అది కూడా ఒక మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి యోగా చేయడం వల్ల ఎంతోమంది చాలామంది అనేకమంది పూర్వం మనుషులు ఎంతో కాలం జీవించేవారట ఈ రోజుల్లో ఎంతో మంది అంతకాలం జీవించడం లేదు యోగా చేయడం వల్ల మన శరీర సాధన చేయడం వల్ల చేయడం వల్ల మనం చాలా మేలు పొందుతామని నా అభిప్రాయం అలాగే ప్రతి ఒక్కరు యోగా చేయాలి అందులో ఒక ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని అందులో ఉన్న మంచిని అనుసరించి వెళ్ళాలని అనుకుంటున్నాను